రెండు వేల ఐదు వందల అరవై ఏడు ఎనిమిది వేల తొమ్మిది వందలు పదహైదు వేల ఆరువందల నలభై ఐదు ఇరవై ఐదు వేల ఏడు వందలు నలభై ఐదు వేల ఎనిమిది వందల యాభై